నేను ఆడటం సాధన చేయటం పాటలు పాడే పద్ధతిని మెరుగుపరుచుకోవటానికి మా పక్కనే ఉన్న సింగింగ్ క్లాస్ కి వెళ్తాను రోజు వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ సింగింగ్ క్లాస్ కి వెళ్ళి ఆ పాట పాడే పద్ధతి ఆ విధానం ఆ ట్యూన్ లో ఏ విధంగా పాడాలి అనేది ఆ మాస్టర్ తో తెలుసుకొని నేర్చుకుంటూ ఆ తరువాత పాడే పద్ధతిని మెరుగుపరుచుకుంటూ ఆ తర్వాత నేను పాటలు పాడటానికి సిద్ధమవుతాను ఇది అందరూ చేసే విధానమే నేను కూడా చేయడం పాటలు పాడడం అనేది అందరికీ ఎంతో చాలా కళ ఈ పాటలు పాడడం ప్రతి ఒక్కరికి బాగానే ఉంటుంది మొదట ఎవరైనా మంచి సింగింగ్ మాస్టర్ కి వెళ్ళి అంతా నేర్చుకొని ఆ తర్వాత ప్రతి ఒక్కరు పాటలు పాడడం చేయొచ్చు